నేను మూడు నెలల క్రితం ఒక ఫ్యాన్ను కొనుగోలు చేసాను ఉషా అనే కంపెనీ నుండి నేను ఒక ఫ్యాన్ను కొనుక్కున్నాను ఆ ఫ్యాన్ దాదాపు మూడు వేల రూపాయలు పడింది ఆ ఫ్యాన్ కొనుక్కున్న కొత్తలో నాకు చాలా ఆనందాన్ని కలిగించింది ఫ్యాన్ కొన్న కొత్తలో చాలా బాగా ఎక్కువ గాలి వీసేది ఉండగా ఉండగా ఫ్యాన్ తిరుగుతుండటంలో కండెన్సర్లో బాల్ బేరింగ్స్ కూడా ప్రాబ్లం వచ్చి మోటర్లో కూడా చిన్న ప్రాబ్లం వచ్చి ఫ్యాన్ సరిగా తిరగకపోవడం జరిగింది నేను చాలా బాధపడ్డాను ఆ విషయంలో నేను కొ మళ్ళీ తిరిగి దానిని నేను ఎక్కడైతే కొన్నాను ఆ షాపింగ్ తిరిగి పట్టుకు వెళ్ళి మళ్ళీ బాగుచేయించినప్పుడు దానికి మరల ఫైవ్ ఐదు వందల రూపాయలు ఖర్చయింది నేను కొన్నాను కానీ ఎటువంటి సాటిస్ఫాక్షన్ లేదు నేను కొ